హలో నమస్కారమండి ఎవరండి చెప్పండి మేడం నమస్కారం మేడం చెప్పండి

సంవత్సరానికి రెండు సెమిస్టర్లు మేడం మేడం అదే అది కాలేజీలో వర్క్లోడ్ని బట్టి ఉంటుంది మేడం మీకు ఒక నాలుగు వారానికి ఒక ఆరు ఆరు క్లాస్లన్నా ఉండాలి మేడం

అవునవును డ డైలీ టూ అవర్సు అట్లా ఫై ఫైవ్ డేసు ఉంటుంది మేడం ఓకే మేడం అది కాలేజీ మేనేజ్మెంట్లోనే మాట్లాడి చూడాలా మేమంతా యూనివర్సిటీలో ఉంటాము మీకు అవర్స్ అయితే ఉంటాయి వర్కింగ్ అవర్స్ ఉంటాయి ఈరోజు కాకపోతే ఇంకొక మార్నింగ్ వీలు కాకపోతే మధ్యాహ్నం అయినా ఆ క్లాస్ని మీరు కవర్ చేయాలి వేరే లెక్చరర్ని పంపించి వేరే లెక్చరర్ని పంపించి హాలిడేసుకు ముందే సెమ్ సిలబస్ కంప్లీట్ చేయాలి మేడం అదే క్లాసులు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలా మీ కాలేజీలో ఫిజిక్స్ తెలుగు సమయంలో ఫిజిక్సు పంపించి మీరు రెస్ట్ తీసుకోని ఫిజిక్స్ మధ్యాహ్నం ఉంటే ఆ క్లాసు మీరు తీసుకోవాలి అట్లా మీరు సైమల్టెనేయస్లీగా మీరు మీరు చూసుకోవాలి అక్కడక్కడ మేడం ఇంకా మేడం మేడం మేడం మేడం ఓకే మేడం ఓకే సరే థాంక్ యూ థాంక్ యూ ఓకే థాంక్ యూ